నేను చాలా కష్టపడి నేను ముప్పై రూపాయల జీతంతోనే నా పిల్లలు నలుగురు పిల్లల్ని చదివించి పోషించి పెద్ద చేసిన దాని తోని నా పిల్లలకు పార్ట్ జాబులు చేయించి టెన్త్ క్లాస్ చదివించి దాన్ని జాబులు చేయించి వాళ్ళ పైసల్ తోని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన నేను కూడా ఇంట్లో పొద్దున్న జాబు పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసి నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ ఇంట్లో ఒక నలుగురిని పెట్టుకొని పార్ట్ టైం జాబ్ చేసి నా పిల్లల్ని ఒక ఇంటికి ఇచ్చిన నాకు ముగ్గురు బిడ్డలు మంచి ఇంట్లోకి పడ్డారు మంచి సంబంధం కుదిరింది మంచిగా ఉన్నారు ఆ తర్వాత మా ఆయనకు పక్షవాతం అంటే కాల్ చేతులు ఈ రెండు రూములు వేసుకున్న రెండు రూములులోకి వచ్చిన నా కొడుకు నా కొడుకు కూడా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత నా కొడుకు పెళ్ళి చేసినాక నా కొడుకు నాకు పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత నేను ఒక సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లోకి వచ్చిన నేను పార్ట్ టైం జాబ్ చేసి డెబ్బై వేలు సంపాదించి ఆ డెబ్బై వేలలో నా బిడ్డ పెళ్ళి చేసిన నా రెండో బిడ్డ పెళ్ళి చేసిన ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళి చేసిన ఘనంగా ఘనంగా అంటే చాలా ఘనంగా చేసినా అసలు ఎవరు ఊహించనంత ఘనంగా చేసినా తర్వాత నా పిల్లలకు పురుడ్లు పుణ్యాలు నాకు పదకొండు మంది పన్నెండు మంది మనమండ్లు ముగ్గురు మనుమరాళ్ళు ఇంతమంది నాకు డెబ్బై ఒక సంవత్సరం వచ్చిన ఇప్పటికీ కూడా నేను హెల్తీగా ఉన్నా నాకు ఏ బీపీ లేదు షుగర్ లేదు నాకు ఏది లేదు మా ఆయనను పద్దెనిమిది సంవత్సరాలు నేను మంచం మీద ఉంచి నేను జాబ్ చేసి ఆయనను సాదుకున్న ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఆయనకు ఎవ్రీ ఇంజక్షన్ కూడా నేనే ఇచ్చేదాన్ని బయట ఎవరైనా ఇంజక్షన్ ఇవ్వడానికి వస్తే వాళ్ళకు యాభై రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో అనేది నేర్చుకొని నేను ఇంజెక్షన్ ఇచ్చిన మా ఆయనకు నా కొడుకు కూడా ఇంజక్షన్ ఇచ్చిండు ఆయనకు సిలిండర్ పెద్ద సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి సిలిండర్ పెట్టి ఆయన టైం ప్రకారంగా సిలిండర్ పెట్టుకొని తను మందులు వేసుకొని అందులో శ్వాస తీసుకునేవాడు ఆయనకు అస్తమా ఉంది పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చేయి పడిపోయింది దాంతోనే నేను మందులు ఇప్పించుకుంటే ఇప్పించుకుంటూ మా ఆయనను కొంచెం క్యూర్ అంటే మంచిగా మందులతోనే కొంచెం తగ్గేటట్టు చూసుకొని తగ్గిన తర్వాత మా ఆయనను ఇంట్లో ఉంచి నేను కూడా బయట కొంచెం కష్టపడి జాబ్ చేసుకుంటూ మా ఆయనను పోషించుకున్న నేను పద్దెనిమిది సంవత్సరాలు మా ఆయనను ఇంట్లో మంచం మీద ఉంచి నేను కష్టపడి మా ఆయనను సాదుకున్న ఇదంతా నాకు గత మనసులో నుంచి ఆ బాధను తీసుకోలేక నేను చాలా బాధపడ్డాను మా ఆయన పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత తనను హాస్పిటల్కు ఒకరోజు బర్త్డే అయితే బర్త్డే రోజు కేక్ తిని నన్ను పోవద్దును పనికి అని అంటే లేదు నేను పని పోతుని మీ నాయనదా మా మీ మీ నాయనదా మా నాయన లేక అట్ల ఊరుకోరు కదా నేను పని చేస్తేనే కదా నువ్వు బతుకుతావు అని చెప్పేసి మేమిద్దరం వేరుగా ఉండి వేరే వంట చేసుకుని మా ఆయన కష్టం వచ్చినా సుఖం వచ్చినా బట్టలు ఉతికి స్నానం చేయించి గడ్డం తీసి నేను కటింగ్ చేసి కటింగ్ మంగళోని దగ్గరికి పోతే రెండు వందలు రూపాయలు అడుగుతాడని నేనే కటింగ్ చేసిన నేనే గడ్డం చేసిన నేనే స్నానం చేపించుకున్న నేనే బట్టలు ఉతుకున్న మా ఆయనను పద్దెనిమిది సంవత్సరాల సాకిన ఆ పద్దెనిమిది సంవత్సరాలు సాకిన తర్వాత మా ఆయన ఇంకా ఇరవై ఎనభైవ సంవత్సరం పడ్డది బర్త్డే చేసుకునేటి వల్ల తెల్లవారు నన్ను పోవొద్దు నువ్వంటే నేనే కోపడ్డ కోప్పడి లేదు పోకుంటే నడవదు నీకు ఎవరు తిండి పెడతారు నీకు ఎవరు మందులు ఇస్తారు నిన్ను ఆసుపత్రికి ఎవరు తీసుకుని పోతారు నిన్ను తీసుకపోవాలంటే నా దగ్గర పైసలు ఉండాలి కదా పైసలు లేవు కాబట్టి నేను పని చేస్తేనే నీకు తిండి పెడతానని మా ఆయన పొద్దు పీకి నన్ను అక్కడ పనికి నుంచి వచ్చేటప్పుడు మా ఆయన కింద జిలేబి చేస్తుంటే లేకుంటే మిర్చి తెస్తుంటే ఏ స్వీట్ అయినా అక్కడ ఎవరైనా పుట్టిన రోజు ఏదన్నా చేసుకొని నాకు ఏది ఇచ్చినా మా ఆయన గురించి అని కొట్లాడి రెండు తీసుకొచ్చి మా ఆయనకు పెడుతుంటే నేను అవి ఆదివారం వచ్చిందంటే చికెన్ వండి ఆయనకు సాయంత్రం శెనగపిండితోని బజ్జీలు చేసి బజ్జీలు వేసి పెడుతుంటే ఆయనకి చాలా ఇష్టము జిలేబి అంటే చాలా ఇష్టము వస్తూ వస్తూ జిలేబి పట్టుకొస్తుంటే ఇంకా వచ్చేటప్పుడు మిర్చీలు పట్టుకొస్తుంటే ఇంకా గప్ చుప్ అని తింటుండే అవి కూడా తీసుకొస్తుండే నేను మా ఆయనకు మా ఆయనను చాలా సాదుకున్న ఎనభైవ సంవత్సరం పుట్టినరోజు చేసుకొని తెల్లవారు లేవలేడు ఇగా అక్కడి నుంచి నాలుగు రోజులు ఆయన కోమాలో ఉన్నాడు హాస్పిటల్కు తీసుకెళ్ళిన నేను హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఆయన కరోనా టెస్ట్ చేయాలన్నారు నేను అన్న కరోనా టెస్ట్ చేయాలంటే నేను చేయించను అని వాళ్ళతో కొట్లాడిన కొట్లాడి కరోనా టెస్ట్ చేయిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కరోనా ఉంది అని చెప్పేసి ఒకవేళ ఆయన శ్వాస పోయిన కాని ఆ శవాన్ని నాకు ఇవ్వరు అన్న దాని పట్టుదలతోని ఆడ డాక్టర్లతోని కొట్లాడి నేను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అసలు నేను హాస్పిటల్ నుంచి తీసుకునైనా వెళ్ళిపోతా కానీ మీకు మటుకు నేను కరోనా టెస్ట్ చేయించను అని ఆయన కోరిక ఏందంటే మేము పాత బస్తిలో సికింద్రాబాద్లో ఉన్నప్పుడు మాంకాలమ్మ గుడి దగ్గరికి పోవాలని కోరిక ఉండే అయితే ఒక అంబులెన్స్ వచ్చి అంబులెన్స్లో ఆ శబ్దం వినిటట్టు గనగనగనగన హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు ఆ శబ్దం వినేటట్టు శబ్దం పెట్టి మాంకాలమ్మ గుడి దగ్గరికి తీసుకపోయి మళ్ళీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్ వాళ్ళు కరోనా టెస్ట్ చేయాలంటే నేను చెయ్యను నువ్వు చచ్చిపోయినా కాని మీరు మాకు ఇవ్వరు నేను చేయను అంటే చేయను మా ఆయన చచ్చిపోతే మా ఇంట్లోనే చచ్చిపోవాలి మా ఇంట్లో తీసుకపోయి చచ్చిపోయిన పర్లేదు కాని మీ చేతిలో మటుకు ఇవ్వను మా ఆయనతో కొట్లాడి వాళ్ళు కాదు నేను అంబులెన్స్ ఇచ్చిన అంటే సరే ముప్పై వేలు కట్టమన్నారు ముప్పై వేలు కట్టమంటే నేను కట్టను నేను ఒక ఐదు వేలు అయితే ఇస్తా లేకుంటే లేదని ఆఖరికి కొట్లాడి ఒక ముప్పై మూడు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చేసి మళ్ళీ మా ఆయనను అదే అంబులెన్స్ కారులో తీసుకొచ్చి ఇంట్లో పండబెట్టుకున్న ఆరోజు ఉన్నడు మరుసటి రోజు ఉన్నాడు మూడో రోజు ఉన్నాడు నాలుగో రోజు నాడు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు నేను వైకుంఠ ఏకాదశి వేంకటేశ్వర స్వామికి పూజ చేసిన చేసి దేవుని ఒకటే కోరుకున్న నువ్వు తీసుకపోతే నేమో ఇవాళ వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ తుర్కోల్ల పండగ మూడు కలిసినాయి నువ్వు తీసుకపోతే నేమో మా ఆయనని ఇవాళ తీసుకుపో లేదంటే నువ్వు మంచిగా ఉంచు నువ్వు అట్లా ఉంచినవనుకో నువ్వు నువ్వు తీసుకుపోయిన దేవుడివే అట్లా ఉంచినా నువ్వు దేవుడివే ఈరోజుకు నీకు పూజ లాస్ట్ మళ్ళీ నీకు పూజ అనేది ఉండదు ఎట్ల కెంచి మా ఆయనని ఇవాళ వైకుంఠ ఏకాదశి పోతే అయినా డైరెక్ట్గా వెళ్ళిపోతాడు దర్వాజులు కుల్లా ఉంటాయి మంచిగా పోతాడు అందుకనే నేను కోరుకుంటున్నా ఇదే నీకు ఇంకా లాస్ట్ పూజ అని చెప్పి దేవున్ని అయితే నేనొక వరం కోరుకున్న నా వరం ప్రకారంగా దేవుడు నన్ను కరుణించి మా ఆయనను వైకుంఠ ఏకాదశి గంగ హారతి ఏడు గంటల రెండు నిమిషాలు కాశీలో గంగ హారతి అవుతుంది గంగా హారతి వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ తుర్కోల్ల పండుగ ఇవన్నీ కలిసిన రోజు మా ఆయన శ్వాస తుది శ్వాస వదిలి పెట్టిండు తుది శ్వాస వదిలిపెట్టిన నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఆయన పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టి ఆయన మంచిగా శ్వాస వదిలిండు ఇది నా కోరిక మళ్ళీ ఆయన అట్ల అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు అనేది నాకు ఇప్పటివరకు కూడా బీపీ లేదు షుగర్ లేదు కాళ్ళ నొప్పులు లేవు చేతులు నొప్పులు లేవు నేను డెబ్బై ఒక సంవత్సరం ఉన్న ఇప్పుడు జనవరి పదహారుకు డెబ్బై ఒకటి వెళ్ళి డెబ్బై రెండు వస్తాయి ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్న నేను నేనే లేచి నేను ఇల్లు ఊడ్చుకుంటా వాకిలి ఊడ్చుకుంటా పెద్ద పెద్ద ముగ్గులు పెడతా ఇప్పటికి నా బ్రెయిన్ కూడా షార్పుగా ఉంటుంది ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం అనేది చాలా కోరిక చాలా పెద్ద కోరిక నాకు ఆ కోరిక ప్రకారంగా నేను వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని కోరుకుంటుంది నేను ముగ్గుల పోటీలో పోతే కూడా నాకు ముగ్గుల పోటీలో నాకు అవార్డు వచ్చింది అది నాకు చాలా ఇష్టమైనది నాకు చాలా సంతోషమైన విషయం అది నేను ఎక్కడ పోయిన పదిమందిలో కూర్చొని మాట్లాడాలి కూర్చొని నడవాలి కూర్చొని ఉండాలి అన్నది కోరిక నాకు ఒకటి పసుపు కుంకుమ లేవన్న బాధ ఒకటే కాని మా ఆయన చనిపోయిండు అన్న బాధ లేదు ఆయన దేవుడి దగ్గర పోయి కూర్చున్నాడు దేవుడు లేకుండా దేవుడు అయ్యిండైనా ఇప్పటివరకు కూడా మాకు ఒక్క రోజు కూడా కండ్లల్లో కనబడలేదు నీడగా రాలేడు మాకు చాలా మంచిగా అనిపించింది దేవుడి దగ్గర పోయి కూర్చున్నాడు కాబట్టి నాకు చాలా సంతోషము ఒకవేళ నాకు కూడా శ్వాస పోవాలి అనుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు గంగా హారతి ఆ సమయంలో మా ఆయనను ఎట్ల తీసుకుపోయిండో దేవుడు నన్ను కూడా అట్లే కాల్ చేతులు ఆడుతుండగా అంటే ఎవరితో చేపించుకోవద్దు నేను అట్లా కాల్ చేతులు అడుతుండంగ నన్ను మంచిగా దేవుడి దగ్గరికి తీసుకుపోవాలన్న ఒక కోరిక ఒకటే ఉంది నాకు ఇంకేం లేదు ఇప్పటికైనా నేను ఒక్కదాన్ని మంచిగా ఉంటాను మంచి పనులు చేసుకుంటాను ఏ పనైనా హెల్తీగా చేసుకుంటాను పొద్దున లేస్తాను వాకింగ్ పోత వాకింగ్ పోయి వచ్చి పూలు తెచ్చుకుంటా రోజు దేవుడికి దీపారాధన చేస్తా ఒకటి ఏంటంటే నాకు పసుపు కుంకుమ బొట్టు అనేది లేదు కాబట్టి నేను అదే ఇంకా నా కోరిక నేను నా అంతలో నేనే దిగ మింగుకొని ఇదంతా నాకు ఒక ఎట్లా అంటే నేను చెప్పుకోలేని ప్రస్తుత విషయం అంటే నాకు ఒక బాధాకరమైన విషయం ఏమిటి ఇదే పసుపు కుంకుమలు పోయినాయి పది మందిలో పోలేను పదిమందిలో నిలబడలేను ఎవరైనా నన్ను బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమలు ఇవ్వరన్న ఒక్క బాధ తప్ప ఇంక నాకు ఏమీ లేదు దేవుడు అనేవాడు చల్లగా తీసుకపోవాలి నన్ను మా ఆయన ఎట్లా పోయిండో నేను కూడా అట్లే పోవాలి మా ఆయనకు అన్ని విధాలు నేను చేసిన కాబట్టి నన్ను కూడా దేవుడు అంత మంచిగా తీసుకపోతే చాలు అన్న ఒక్క కోరికనే ఉంది ఇంకేమీ లేదు ఇప్పటికైనా ఒంటరి పండుకుంట ఒంటరిగా ఉంటే నేను మంచిగా హ్యాపీగా ఉన్న హెల్దీగా ఉన్న నాకు ప్రాబ్లం అనేది ఏది లేదు ఒక తలనొప్పి వచ్చిన ఒక ట్యాబ్లేట్ వేసుకోను నేను ఎందుకు వేసుకోను అంటే వేసుకుంటే కిడ్నీలకు ఎఫెక్ట్ వస్తుంది అన్న ప్రాబ్లంతోని నేను వేసుకోను జండు బాం రాసుకుంటా అమృతాంజన్ రాసుకొని దాన్ని నేను కవర్ చేసుకుంటా అంటే దాన్ని తగ్గించుకుని ఉపాయాన్ని ఆలోచిస్తే కాని నేను ఇంకొకటి ఆలోచించను దేవుడు అనేవాడు నాకు ఉంటే మటుకు నన్ను ఒకటే కోరికను మా ఆయన ఎట్ల పోయిండు నన్ను కూడా అట్లే తీసుకపోవాలని ఒక కోరిక కోరుకున్న ఏది నా జీవితం కదా అని అనుకోవచ్చు లేదా ప్రస్తుత విషయం లేదో వార్త కథనంగా గుర్తించి చెబుతున్న కథనే అనుకోండి ఇది మీరు ఎట్లా అనుకున్న పర్లే కాని నా కథ మటుకు ఇంత వరకు ముగించింది